కళాకారులు మరియు కళాకారుల జీవితంలో అనేక సమస్యలు మరియు సవాళ్ళు ఉంటాయి ముఖ్యంగా ఆర్థికంగా బలంగా ఉండటం చాలా కష్టమైన పని అత్యధికంగా కళాకారులు తమ కళను ప్రదర్శించడానికి సామాగ్రి కొనుగోలు చేయడానికి ప్రదర్శనను వెళ్ళ వెళ్ళడానికి ఖర్చు చేస్తారు కానీ వారి పనిని సరైన ఆదాయం రావటం చాలా కష్టం చాలామంది కళాకారులు ప్రదర్శనలపై ఫ్రీలాక్స్ పనులపై ఆధారపడతారు ఇది ఆర్థిక అస్థితలకు దారితీస్తుంది మార్కెట్లు స్థిరమైన ఆదాయాన్ని పొందడం కూడా కళాకారున్ని కష్టమే ఎందుకంటే వారి కళలకు సరైన గుర్తింపు లేదా సమర్థత లభించడం చాలా సవాలుగా ఉంటుంది వారి కళలను ప్రచారం చేయడం ప్రజల నుండి అనుకూలత పొందడం కూడా ఒక పెద్ద సవాలు